హలో చెప్పండి పిల్లలు వాటర్ ప్రాబ్లమా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవునా నేను ఆ ప్రాబ్లం అది సాల్వ్ చేయిస్తాను ఇంకేమన్నా ఉన్నాయా చెప్పండి లేదు లేదు నేను మీ మమ్మీ డాడీ వాళ్ళతోని మాట్లాడతాను నేను ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ త్వరగా ఆ ప్రాబ్లమ్స్ అయిపోయేటట్టు చూస్తాను మీరేం అలా అనుకోకండి ఇప్పడి వరకు అయిన దానికి క్షమించండి మేము త్వరగా సాల్వ్ చేయనీకే ప్రయత్నిస్తాము ఇంకేం అది మేం అనుకున్నాము అది ఇంకో ఇప్ ఇప్పుడు ఒక టూ డేస్లో ఆ పని అయిపోతుంది అది మేము అందరమూ కూర్చుని మాట్లాడాము అదే చేస్తున్నాము అలానే ఇంకా మీకు గేమ్స్ పెట్ట పెట్టాలని అనుకుంటున్నాము అక్కడ లేదు లేదు నేను మీ పేరెంట్స్ తోటి మాట్లాడతాను మీరు అలా ఏం అనుకోకండి ఈ ఒక ఒక నెలలో ఈ ఇవి ఈ ఏమేం ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ నేను త్వరగా సాల్వ్ చేస్తాను ధన్యవాదాలు